టైఫాయిడ్ వచ్చిందని మేము కొన్ని రోజుల క్రితం హాస్పటల్కు అనేది వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పటల్స్లో ఎలాగంటే అంటే కాస్ట్లీగా అంటే కొంచెం ఖరీదైన చికిత్సలు కాని లేకపోతే ఎక్కువ క్యూలు కాని అలాంటివి ఏమీ లేవు అంటే ఖరీదైన చికిత్స లేదు అలాగని ఎక్కువ క్యూస్ కూడా లేవు కాకపోతే ఏంటంటే కొంచెం రద్దీగా ఉంది హాస్పటల్స్ అనేవి ఎందుకంటే ఇప్పుడు అందరికీ టైఫాయిడ్ ఫీవర్లు డెంగ్యూ ఫీవర్లు అనేవి వచ్చాయి ఈ కాలంలో ఈ మధ్యలో చాలా ఎక్కువగా మాకు క్యూలు కాదు కాని ఎక్కువ రద్దీగా అనిపించింది క్యూలు పెట్టే అంత అనిపించలేదు కాని ఎక్కువ రద్దీగా అనిపించింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఏమన్నా బాగాలేదు ఇలాగా ఏమన్నా సీరియస్ అయ్యింది అని అంటే వాళ్ళు ముందే చెప్తారు డాక్టర్స్ కాని నర్సెస్ కానీ కాంపౌండర్స్ కాని ఎవరైనా సరే ఇక్కడ ఖరీదైన వసతులు లేవు మీరు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లిపోవచ్చు మీరు వైజాగ్ తీసుకెళ్ళిపోవచ్చు అనేసి కానీ ఎందుకంటే అలా చెప్పకపోతే ఇంకా అదే ఆశలు మీద హాస్పటల్లో ఉంటే ఏమన్నా అవ్వచ్చు దానివల్ల ఏమిటంటే అందరికీ ఇబ్బంది కలుగుతుంది ఇలా హాస్పటల్స్లో ఏంటంటే ఏదైనా జరిగిందీ అంటే ఇంకా అలాంటివి ఏమీ మా దగ్గర వసతులు లేవు అంటే వాళ్లు పెద్ద హాస్పటల్కి తీసుకెళ్లిపోమంటారు దాని వల్ల మాకు ఇంకా కొంచెం బెనిఫిట్ జరుగుతుంది మాకు కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యే ఆలోచనలు కూడా ఉంటాయి ఇంకా ఏమైనా చెయ్యోచ్చా అని